ప్రపంచానికి సున్నాను ఇవ్వడం నుండి మన భారతీయుల్లో అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు గణిత శాస్త్రజ్ఞులు మరియు జీవశాస్త్రము సైన్స్ మరియు టెక్నాలజీ రంగంలో అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదం చేసారు మన భారతీయ శాస్త్రజ్ఞులు ప్రాచీన కాలం నుండి కూడా ప్రపంచానికి ఎంతో తోడ్పటును అందించారు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య నుండి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వరకు ఎంతో మంది వివిధ రంగాల్లో వారి నైపుణ్యంతో రాణించారు ఎందుకంటే వారు కనిపెట్టిన అంశాలు మరియు ఆవిష్కరణలో విషయాలు గ్రహించడం మరియు అర్థం చేసుకోవడంలో గణనీయమైన మార్పులు వచ్చాయి వైజ్ఞానిక ప్రపంచంలో ఎప్పటికప్పుడు భారతీయులు తమ టాలెంట్ను నిరూపించుకున్నారు భారతదేశంలో ఎప్పటికప్పుడు అత్యంత ప్రఖ్యాతి వ్యస్ గాంచిన శాస్త్రవేత్తలున్న కొంత మంది గురించి తెలుసుకుందాము శ్రీనివాస రామానుజన్ ఇరవై దశాబ్దపు శతాబ్దపు అత్యుత్తమ గణిత శాస్త్రవేత్తగా గుర్తించబడ్డారు శ్రీనివాస రామానుజన్ అనే భారతీయ గణిత శాస్త్ర శాస్త్రజ్ఞుడు స్వతంత్రంగా ద్యాస్ కుమ్మరి మరియు హైపర్ రేఖాగణిత సిరీస్లను కనుగొన్నారు అంతేకాక అయన సంఖ్యా సిద్ధాంతం మీరు ప్రసిద్ధ రచనలు చేసారు భిన్నాలు మరియు అపరిమిత సిరీస్లను కనుగొన్నారు ఇరవైయవ శతాబ్దపు అత్యుత్తమ గణిత శాస్త్రవేత్తగా గుర్తించబడ్డారు శ్రీనివాస రామానుజన్ అనే భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు స్వతంత్రంగా గేస్ కుమ్మెరు మరియు హైపర్ రేఖాగణితలను కనుగొన్నారు ప్రపుల్ల చంద్రరాయ్ ప్రసిద్ధ విద్యావేత్త రసాయన శాస్త్రవేత్త ఉపాధ్యాయుడు అయిన ప్రపుల్ల చంద్రరాయ్ మొదటి భారతీయ ఔషధ సంస్థ బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాసిటికల్స్ను ఏర్పాటు చేసారు భారతీయ రసాయన శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్తగా ఆయన చాలా మంది ప్రసిద్ధి చెందారు అంతేకాక కెమిస్ట్రీ రాయల్ సొసైటీ వారిచే జీవిత పురస్కారాన్ని పొందారు మొట్టమొదటగా యూరోప్ బయట నుండి ఒక రసాయన ల్యాండ్మార్క్ ప్ల్యాక్గా గుర్తింపు పొందారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య కర్ణాటకకు చెందిన మోక్ష మోక్షగుండం విశ్వేశ్వరయ్య మైసూర్లో కావేరి నదిపై కృష్ణరాజ సాగర్ ఆనకట్ట నిర్మించిన ఒక ఇంజనీరు ఆయన గౌరవార్థం భారతదేశం ప్రతీ సంవత్సరం ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ పదిహేనవ తేదీన ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నారు ఆయన ప్రజా మరియు ఆధునిక నిర్మాణం భారతదేశం గురించి చేసిన వివిధ రచనలకు పంతొమ్మిది వందల యాభై ఐదులో సంవత్సరంలో భారతరత్న అవార్డు లభించింది సివి రామన్ భారతదేశంలో చంద్రశేఖర వెంకట రామన్ అత్యంత ప్రాముఖ్య శాస్త్రవేత్తలలో ఒకరుగా ఉన్నారు భౌగోళిక శాస్త్రంలో ఆయన ఇప్పుడు సివి రామన్ ఎఫెక్ట్ అని పిలిచే కాంతి పరిక్షేపం ప్రభావం కనుగొన్నారు ఒక పారదర్శక పదార్థం కూడా కాంతి ప్రసరించేటప్పుడు కాంతి తరంగ ధైర్యంతో మార్పులు ఉంటాయని ఆయన నిరూపించారు కాంతి పరిక్షేప ప్రభావం కనుగొన్న రామన్కు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది హోమి జహంగీర్ బాబా హోమి బాబా ఒక సైద్ధాంతిక బహుద్ద భౌతిక శాస్త్రవేత్త మరియు ఒక ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్త టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్ మరియు బాబా అటామిక్ రీసర్చ్ సెంటర్ స్థాపించడంలో ప్రముఖ పాత్రను పోషించారు ఆయన భారతీయ అణుశక్తి చీఫ్ ఆర్కెట్గా ఉన్నారు ఆయన భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత శాస్త్రవేత్తల్లో ఒకరిగా ఉన్నారు జగదీష్ చంద్రబోస్ బెంగాలీ భౌతిక శాస్త్రవేత్త జీవ శాస్త్రజ్ఞుడు ముఖ్య శాస్త్రజ్ఞుడు మరియు పురాతత్వవేత్త అయిన జేసీ బోస్ రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్ రంగంలో వివిధ అధ్యాయాలు కనుగొన్నారు ఆయన జంతువులను మరియు మొక్కలు వివిధ పరిస్థితులలో ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి క్రెస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని కనుగొన్నారు సలీం అలీ సలీం అలీ పక్షుల మీద అధ్యయనం చేసారు మరియు వాటిని వర్గీకరించడంలో అపారమైన ఆసక్తి కలిగి ఉన్న ఒక భారతీయ పక్షి శాస్త్రవేత్తగా చెప్పవచ్చు

రాజ్ రెడ్డి రాజ్ రెడ్డి కృత్రిమ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ రంగంలో పెద్ద స్థాయిలో మార్గదర్శకులుగా ఉన్నారు ఆయన ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ను కనుగొన్న మళ్ళీ నైన్టీన్ నైన్టీ ఫోర్లో సంవత్సరం కంప్యూటర్ సైన్స్ రంగంలో అత్యున్నత పురస్కారం గల అలన్ ట్యూరింగ్ అవార్డును గెలుచుకున్నారు ఏపీజే అబ్దుల్ కలాంను భారతదేశం యొక్క మిస్సైల్ మ్యాన్ అని అంటారు ఆయన విస్తృతంగా భారతదేశం యొక్క బాలిస్టిక్ క్షిపణి మరియు అణుయుద్ద క్షిపణి కార్యక్రమం అభివృద్ధి కీలక పాత్ర పోషించారు అలాగే ఆయన భారతదేశంలో ఉత్తమ రాష్ట్రపతులలో ఒక్కరుగా ఉన్నారు సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ భారత బౌగో ఖగోళిక శాస్త్రవేత్తగా పేరుగాంచారు ఆయన నక్షత్రాలు మరియు బ్లాక్ హోల్స్ యొక్క పరిగణ దశను కనుగొనుటకు వలన పంతొమ్మిది వందల ఎనభై మూడులో సంవత్సరాల్లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు ఆయన కనుగొన్న సిద్ధాంతం చంద్రశేఖర్ లిమిట్గా పేరొందింది